భారతదేశం ఒక పెద్ద దేశం అసలు భారతదేశంలో పదహారు వందలకు పైగా భాషలు మాట్లాడుతున్నారని భావిస్తున్నాం అందులో అధికారిక భాషలు అంటే హిందీ తమిళం తెలుగు కన్నడ ఇలా మరెన్నో భాషలు సమస్యలో భాగం ఏంటంటే హిందీ లేదా మరి ఏదైనా ఇతర భాషలు ఎక్కువ మంది మాట్లాడం దీన్ని కేంద్ర రాష్ట్రాలలో విస్తృతంగా మాట్లాడుతున్నారు చారిత్రాత్మకంగా దీన్ని ఆధిపత్యంగా చేర్చడానికి ఏదైనా ప్రతిపాదనలకు ప్రతిఘటనలకు ప్రదర్శించారు హిందీ అనేది జాతీయ భాష

బెలి తులు ఈ విధంగా మరి ఎన్నో భాషలు భారతదేశ ప్రభుత్వము సంస్కృతం తెలుగు మరియు ఒడియా వంటి శాస్త్రీయ భాషలను కూడా గుర్తించింది కొన్ని వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయని

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఆంగ్లం కూడా ఒకటి